క్రె డెబిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నాము వీసా కార్డ్ ఉంది మాకు షాపింగ్మాల్కు వెళ్ళినప్పుడు ఇన్కేసు క్యాష్ అవైలబిల్టి లేనప్పుడే కాష్ యూ కార్డ్స్ యూస్ చేస్తాము క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మనక్ ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నట్టే ఎందుకంటే ఈ రోజులలో క్రెడిట్ కార్డ్ తీసుకోని షాపింగ్మాల్కి వెళ్ళినప్పుడు కార్డ్ ఉందిలే కదా అని చూసుకోని ఎంత వరకు ఖర్చు పెడుతున్నామో ఏమో గూడా తెలియకుండా షాపింగ్ చేస్తనే ఉంటాము తీరా క్రెడిట్ కార్డ్ బిల్లు వచ్చేసరికి చూసేసరికి షాక్ అయిపోతాం ఎందుకంటే మనము తీసుకున్న లిమిట్ని దాటేసి మనము క్రెడిట్కార్డ్ని యూస్ చేసి షాపింగ్ చేయడం వల్ల దాని వల్ల మనకు ప్రాబ్లమ్ అవుతుంది మనీ పరంగా అందులో ఒక క్రెడిట్ కార్డ్ ఒక పర్టికులర్ లిమిట్ వరకుంటే మనం ఆ లిమిట్ని క్రాస్ చేసినప్పుడు అప్పుడు మనం అప్పు కింద పడ్డట్టే ఉంటుంది ది కదా లెక్క అందుకోసమే ఈ క్రెడిట్కార్డ్కే పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంల ఇన్కేస్ మనం ఎకౌంట్ల ఆ బ్యాలెన్స్ మైంటైన్ చేయకపోతే మళ్ళీ దానికి పెనాల్టీ కూడా అనవసరంగా పే చేయాల్సి వస్తుంది సో క్రెడిట్కార్డ్ని తీసుకోవడం అంటే ఒక విధంగా అప్పుల్లో చిక్కుకోవడం లాంటిదే నాకు తెలిసి క్రెడిట్ కార్డ్ ప్రాబ్లమ్స్ మని ప్రాబ్లమ్స్ ఫోన్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇన్కేస్ కరెక్ట్గా ప్రాపర్గా మైంటైన్ చేయకపోతే దాని వల్ల అప్పులు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి